మత సామరాసిం ఐక్యత కోసం మా సమూహములో ఎలాంటి కార్యాలు చేపడతాము అంటే రకరకాల మతాలు అంటే హిందూ మతము ముస్లిమ్ క్రైస్తవులు అన్నీ మతాలు వారు నా ఒకటిగా కలుస్తాము అప్పుడప్పుడు పండగల సందర్భంగా కానీ మా ఇండ్లలో కానీ వాళ్ళలో కానీ శుభకార్యాలు సందర్భంలో కానీ కలుసుకొని ఎటువంటి బేధము మతబేధము లేకుండా మీరు క్రిస్టియన్ మేము ముస్లిమ్ మీరు హిందువులు మేము తినము మేము రాము అనే పట్టింపులు లేకుండా అందరూ స్నేహపూర్వ పూర్వకంగా కలిసీ మెలిసీ ఉండేటట్టు చేసుకుంటాము మరియు అప్పుడప్పుడు కూడా ఒక్కొక్కసారి మా అన్నీ మతాలవారు కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటాము దానిలో మన ఉమెన్స్ డే కార్యక్రమంలో కూడా మేము అందరమూ అన్నీ మతాలు కలిసి కొన్ని కార్యక్రమాలు జరుపుకొని చాలన్ చాలా ఆనందంగా ఉంటాము మళ్ళీ ఈ పండగలప్పుడు కానీ శుభకార్యాలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో మా ఇళ్ళల్లో ఉండే ప్రతీ ఒక్క కార్యక్రమంలో అందరము పాల్గొని హ్యాపీగా ఉండి సంతోషంగా జరుపుకుంటాము